బాబా రెస్టరెంట్ అండి ఆ నా పేరు కిరణ్ అండి మీ దగ్గర ఏమేమి ఉంటాయో చెప్తారా మాకు ఒక చికెన్ బిర్యానీ ఒక ఫిష్ బిర్యానీ బట్టర్ నాను రెండు చికెన్ లాలీపాప్ రెండు పార్సల్స్ పంపించాలి అండి మీ వెనకాలనే ఉన్న జెజే మాన్సన్ సైడ్ గాంధీనగర్ రోడ్ అండి గాంధీనగర్ రోడ్లో మూడు ఇళ్ళు దాటిన తరువాత మేము ఉంటామండీ అక్కడికి వచ్చి మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకుంటాం ఓకే అండి పంపిస్తారు కదండీ తొందరగా పంపించండి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి తీసుకుంటాం